ఖచ్చితంగా సాంకేతిక గురించి నేర్చుకోవడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రాథమిక సబ్జెక్టుగా ఉండాలి నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి చోట సాంకేతిక మనం చెప్పే ప్రతి పనిలోనూ సాంకేతిక ఒక భాగమైపోయింది కమ్యూనికేషన్ సాంకేతిక విద్యా వైద్యం వ్యాపారం వినోదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రంగాల్లోనో దాని ప్రభావం ఉంది దీని గురించి ప్రాథమిక అవగాహన లేకపోతే చాలా విషయాలు వెనుకబడిపోతాయి ప్రమాదం ఉంది నైపుణ్యాలతర పాకు మహల భవిష్యత్తులో చాలా ఉద్యోగాలను సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అవుతుంది చిన్నప్పటి నుంచి దీనిపై అవగాహన పెంచుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందగలరు సమహర్షాత్మక ఆలోచన సాంకేతికతను అర్థం చేసుకోవడం వల్ల ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది అది కేవలం వినియోగదారులో ఉండకుండా దాని వెనుక ఉన్న సూత్రాలను విశ్లేసించడం మరియు విమర్శనాత్మగా ఆలోచించడానికి సహాయపడుతుంది తప్పుడు సమాచారం మరియు మోసాల నుండి తమను తాము రక్షించుకోవడానికి చాలా ముఖ్యంగా సృజనాత్మక మరియు ఆవిష్కరణ సాంకేతికత కేవలం వినియోగించడానికి మాత్రమే కాదు కొత్త విషయాలను సృష్టించడానికి మరియు ఆవిష్కరించడానికి కూడా ఒక శక్తివంతమైన సమానం ప్రాథమిక జ్ఞానం ఉంటే విద్యార్థులను తమ ఆలోచనలను నిజం చేయడానికి సంకేతాలను ఉపయోగించగలరు సమానత్వం సాంకేతిక పరిజ్ఞనం అందరికీ అందుబాటులో ఉండాలి ఇది ఒక ప్రాథమిక సబ్జెక్టు మారితే సమాజానికి వెనుకబడిన వర్గాలు విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభిస్తాయి కాబట్టి సాంకేతిక యొక్క ప్రాథమిక అంశాలను పాఠాలను సాయి నుంచి నేర్చుకోవడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను ఇది మన విద్యార్థులను భవిష్యత్తును సిద్ధం చేస్తుంది మరియు ఒక తెలివైన సమాజాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి